ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళ మీద ఆధారపడేటటువంటి భార్యా పిల్లలకు కూడా ఎంతో ఉపయోగ సహాయపడుతుంది అంతేకాకుండా వాళ్ళ పిల్లలు పోషించుకోవటానికి కూడా ఈ ఒక కళ అనేది మనకు ఉండాలి ఆ కళ లేకపోతే జీవితంలో చాలా చాలా నష్టపోతాం అంతేకాకుండా సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది మనం ఎంతో కళా పెయింటర్ వేస్తారు ఆ పెయింటర్ వల్ల ఎన్నో ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి

ఎంతో ఎన్నో కుటుంబాలు సహాయానికి సహాయపడడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా సహాయం పడుతు సహాయపడడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆ టీచర్ ఉన్నారు అనుకోండి ఆ టీచర్లోని కళ పిల్లలకు పది మంది పిల్లలకి చదువు చెప్పటం వల్ల వాళ్ళు ఎంతో సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు ఈరోజు టీచర్లు చెప్పినటువంటి పాఠాల వల్ల ఎంతో అభివృద్ధి చెంది పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు డాక్టర్లు తర్వాత అమెరికాకి వెళుతు ఉన్నారు తర్వాత సీఏలు అవుతున్నారు దానివల్ల అంతేకాకుండా టీచర్స్ వల్ల వాళ్ళు వాళ్ళ కింద వచ్చేటటువంటి మరికొంతమంది విద్యార్థులని కూడా సహాయం చే మెరుగుపరుస్తున్నారు అన్ ఆ విధంగా కూడా ఎంతో ఉపయోగపడుతున్నది సహాయం పడుతున్నారు కళ అనేది ప్రతి మనిషికి కంపల్సరిగా ఉండాలి